నేను మొట్ట మొదటిసారిగా ఆన్లైన్లో హెడ్ఫోన్సు బుక్ చేయడం జరిగింది ఆ హెడ్ఫోన్సు నాకు నాలుగు రోజులు తర్వాత నా చేతికి రావడం జరిగింది ఆ హెడ్ఫోన్సు నేను బుక్ చేసినవి వన్ప్లస్ ఎంత బాగున్నాయి అంటే దాని యొక్క నిర్మాణము చాలా అందంగా ఉంది చాలా చాలా అంటే చాలా దానికి క్లారిటీ సౌండ్ క్లారిటీ చాలా బాగుంది అలాంటి హెడ్ఫోన్సు నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మార్కెట్లో నేను చాలా ప కొన్నాను కానీ అవి ఏవీ నాకు నచ్చలేదు అందుకని నేను ఆన్లైన్లో ఇవి బుక్ చేసుకోవడం జరిగింది క్వాలిటీ గురించి అయితే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది దానికి నేను ఫైవ్ పర్సెంట్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి హెడ్ఫోన్సు నన్ను చూసి చాలామంది కూడా తీసుకుంటాం అని బుక్ చేసుకోవడం జరిగింది హెడ్ఫోన్సు వాటికి మనం ఇంకోటి చెప్పదగిన విషయం ఏంటంటే అవి వైర్లెస్ చాలా అంటే చాలా మనకు డిస్టబెన్స్ కాకుండా నేను బైక్ పై వెళ్తుంటే ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడిని ఎందుకనగా నేను ఫోన్ మాట్లాడాలి అంటే ఫోను చెవికి పెట్టుకొని మాట్లాడుకుంటు వెళ్ళాల్సి న పరిస్థితులు ఏర్పడి ఉండే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు మరియు తక్కువ క్వాలిటీ తీసుకున్నప్పుడు అవి బండి యొక్క గాలి సౌండ్కి వినబడేవి కావు ఎదుట వ్యక్తి ఎప్పుడు హలో హలో అనడం జరిగేవు జరుగుతు ఉండేది ఇప్పుడు అలాంటి క్వాలిటీ ఇయర్ఫోన్స్ తీసుకోవడం వల్ల నాకు ఆ బాధ కూడా తప్పింది ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా వాళ్ళకు స్పష్టంగా వివడుతుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడేది నాకు స్పష్టంగా వినపడుతుంది ఈ హెడ్ఫోన్సు వల్ల నేను ఏదన్న పనులు చేసుకుంటు నాకు బైక్ రైడ్ చేసేటప్పుడు ఎలాంటి నాకు ఫోన్లు వస్తే నేను డైరెక్టు ఈ హెడ్ఫోన్సుతో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు నా ఈ బండి ఆపడం కానీ బండి ఆపి మాట్లాడే అంతా ఇప్పుడు ఆపి మాట్లాడే అవసరం లేకుండా పని అవుతు ఉంటే సమయం ఆదా అవుతుంది ఇలాంటి హెడ్ఫోన్సు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అందుక్ ఎన్ని ఎన్నిసార్లు హెడ్ఫోన్స్ని మెచ్చుకున్న తక్కువ చాలా బాగున్నాయి ఈ హెడ్ఫోన్సు అనేది నేను దీనికి ఫైవ్ పర్సెంట్ రేటింగ్ ఇస్తున్నాను